హలో హలో చెప్పండి నేను కొంచెం డైట్ ఫ ఫాలో చెయ్యాలనుకుంటున్నాను దానికి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు నాకు సార్ నాకు కావాలండి నాకు ఇంట్లో రెమిడీస్ అంటే ఏ ఎక్కువ ఏది తినాలో ఏది తినకూడదో కొంచెం చెప్తారా వెయిట్ లాస్ అండి

సరే అండి

కొంచెం లేట్గా వస్తుంది అదే అండి నా హెయిర్ కూడా చాలా హె హెయిర్ ఫాల్స్ అవుతుంది న్యూట్రిషన్ దానికి ఎ ఎటువంటి న్యూట్రిషన్స్ ఇవ్వచ్చు

ఐ యామ్ షూర్ నేను మీ క్లినిక్కి వస్తాను ఓకే సరే అండి త్యాంక్ యూ